నాకు చూసినారంటే ఒక నాట్యం గురించి చెప్పాలంటే నాకు చాలా ఒక మెమరీలో ఉండే ఒక నాట్యం చూసినారంటే నే మా నేను చేసిన ఒక నాట్యంమే ఉంది అది చూసినారంటే నే చదివే అప్పుడు ఒక నాట్యం చేసినా అది చూసినారంటే ఒక మంచి ఫిల్మ్ అది వచ్చి ఏమని చూసినారంటే పౌర్ణమి ఒక చిత్రం ఉన్నింది ఆ చిత్రంలో ఒక భరత నాట్యం ఉంది ఆ భ నాట్యం చూసినారంటే చాలా బాగుంటుంది ఆ చిత్రంలనే బాగుంటుంది తర్వాత చూసినారంటే దాంట్లో త్రిషా బాగా నటన చేసి ఉంటరు ఆ నటన వచ్చి చదివినప్పుడు నేను చేసినాను దానికి వచ్చి ఒక మంచి చీర కట్టుకున్న దానికి మ్యాచింగు చూసినారంటే నేను పూలు చైన్లు తర్వాత గాజులు అదన్నీ తీసి నేను సెట్టుగా ఎత్తి పెట్టుకొని ఆ నాట్యానికి నేను చేసిన నా ఈ సభ్యులు చూసినారంటే ఎక్కువగా నాకు హెల్ప్ చేస్తారు తర్వాత నేను దాన్ని చేసేటప్పుడు చూసినారంటే నాకు ఎక్కువగా కంగారుపడిన ఎలా చేస్తామో ఎట్టుంటునో అని నాకు చాలా కంగారుపడిన అయితే నా ఫ్రెండ్స్లు సభ్యు ఇంటి సభ్యులు అందరూ నాకు హెల్ప్ చేసినారు అయితే అది నేను చేసే పని చాలా కష్టంగా ఉన్నింది ఎలా మనం నాట్యం చేయబోతామో అలా అని చెప్పి నేను కష్టపడిన టయ అయితే నా ఈ కొరియాగ్రాఫరు నా ఈ ఫ్రెండ్స్లు ఇంటి సభ్యులు నాకు బాగా నువ్వు చేస్తావు ఏం కంగారు పడవద్దు అట్టని చెప్పి నాకు మోటివేట్ చేసినారు అయినా నేను బాగా పర్ఫార్మ్ చేసిన చేసిన తర్వాత చూసినారంటే అందరు వచ్చి బాగా చెయ్యంతా తట్టి బాగా నన్నీ ఎంకరేజ్ చేసినారు అయినా నే ఆడిన తర్వాత అందరు వచ్చి బాగుంది బాగుంది బాగుందని చెప్పి అందరు చేయి ఇచ్చి నన్నీ ఎంకరేజ్ చేసినారు అది వచ్చి నా నాట్యంలోని ఎప్పుడుమర మరసననో అది నా మెమరీస్లో ఒక ఒక నాట్యం అది అది నే ఎప్పటికి నేను మర్చిపోలేను అది నేను వచ్చిన నా ఈ నాట్యంలో నేను మర్చిపోని ఒక మంచి మెమరీ